నమస్కారం సార్ బాగున్నాం మీరేక్కడి నుంచి వచ్చారు

అవును సార్ మా ఆంధ్రా నుంచి ఒక ప్రత్యేకమైన టీము ఈ యొక్క కబడ్డీ సెలక్షన్లో సెలెక్ట్ అవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది నాకు కూడ ఈ కబడ్డీ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మా యొక్క స్కూల్లో కూడా నేను బాగా చురుగ్గా ఈ కబడ్డీ పోటిలో కూడా పాల్గొనే వాడ్ని

అవునండి మా స్కూల్ టైమ్లో నేను ఆడితే ఇంకెవ్వరు కుడా అల్లిపోయేవారు నేను వచ్చినప్పుడు నేను కూతకెల్తే ఎవ్వరూ కూడా అంత ధైర్యంగా ఎదరకొచ్చి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించే వారు కాదు అంత గొప్పగా ఆడే వాడిని నా స్కూల్ టైమ్స్లోనే కబడ్డీ ఆడడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి సార్ ఆరోగ్యము ఆనందము బోలేడన్ని లాభాలున్నాయి శరీరానికి మంచి ఆ ఎక్ ఎక్సైస్గా పనిచేస్తది కబడ్డీ సార్ ఇంగ్లీష్లో ఒక సామెతుంది నో పెయిన్ నో గెయిన్ అని అనేవి పరిస్థితులల్లో కూడా ప్రమాదాలుంటాయి ఈ ఆటలల్లో కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి అలాగని అది పూర్తిగా ప్రమాదకరం అని ఎప్పుడు అనుకోకూడదు మా టీమ్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఎంతో కసితో మా యొక్క ఆంధ్రప్రదేశ్కి ఏ రీత్ ఎలాగయినా సరే కప్పు తీసుకురావాలని ఆయొక్క కసితో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా సాధన చేస్తూ చేస్తూ ఇప్పటికి ఆ టీమ్కి సెలెక్ట్ అయ్యారు దానికి మేము చాలా ఆనందిస్తున్నాం నేనే గాదు మాయోక్క కుటుంబము మా యొక్క ఆంధ్రరాష్ట్రమంతయు కూడా ఎంతో ఆనందంగా వారిని ప్రోత్సహిస్తూ జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇస్తారు సార్ ఎందుకంటే అందులో ఉన్న వారు ఒక్కొక ఒకళ్ళను మించిన వాళ్ళు ఒకళ్ళున్నారు ప్రతి రాష్ట్రానికి కూడా గట్టి పోటినిచ్చే సత్తు వాళ్ళల్లో ఉంది ఎలాగైనా మా యొక్క రాష్ట్రానికి వాళ్ళు ఖచ్చితంగా కప్పును తీసుకొస్తారు మా యొక్క రాష్ట్ర పరువును నిలబెడతారు ఆ నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది అలా ఏం లేదు సార్ అంటే ఇప్పుడున్నా ఏముంది సార్ మనకు రా మనకు రాష్ట్రానికి మా యొక్క రాష్ట్రానికి కావాల్సింది మంచి ఆటగాళ్ళు ఆ ఒకే ఊరినుంచి ఉంటే ఏంటి ఒకే కుటుంబం నుంచి ఉంటే ఏంటి కావాల్సింది నిజ నిజమైన నమ్మకంగా ఆడే ఆటగాళ్ళు ఖచ్చితంగా కప్పు తీసుకొస్తారన్న భరోసానివ్వగల ఆటగాళ్ళు మాకు కావాలి థ్యాంక్స్ సార్ మాకు ఆనందాన్ని కూడా మీరు పంచుకోవడానికి మీరంత ఆసక్తి చూపిచ్చారు అందును బట్టి మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా యొక్క రాష్ట్రంలో నా టీమ్ కొత్తగా సెలెక్ట్ అయ్యింది కాబట్టి మీరు మీ కుటుంబాలతోటి కూడా ఆ టీమ్ని సపోర్ట్ చెయ్యాలని అంటే ఎంకరేజ్ చెయ్యాలని నేను మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్యు ధన్యావాదాలు